నమస్తే అమ్మ చెప్పు అమ్మ ఓకే డిగ్రీ ఏ గ్రూప్ అమ్మ నీది ఏ కోర్స్ చదివావు ఓకే ఓకే ఓకే నీ హైట్ బాగానే ఉంది కాబట్టి డిగ్రీ చదివిన తరువాత అమ్మ మనకి డిఫెన్స్లో జాబ్స్ ఉన్నాయి బిఎస్ బిఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ సిఏఎస్ఎఫ్ కానీ ఇలా జాబ్స్కి వెళ్లొచ్చు ఏ తరువాత ఒకవేళ ఇంతగా నువ్వు టీచర్ ప్రొఫెషన్కి వెళ్ళాలంటే నువ్వు టిటిసి చేసి డిఆర్సి చేసి టీచర్గా రావచ్చు టిటిసి అయిన తరువాత మళ్ళీ టెట్ అని ఉంటుంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఒకటి ఉంది అందులో కా క్వాలిఫై అవ్వాలి క్వాలిఫై అయిన తరువాత గవర్నమెంట్ డీఎస్సి ఇస్తుంది నోటిఫికేషను ఆ డీఎస్సిలో ఎగ్జామ్స్ నువ్వు క్వాలిఫై అయితే నీకు నీకు జాబ్ వస్తుంది లేదూ సెంట్రల్ గవర్నమెంట్లో ఎస్ఎస్సి అని ఉంటాయి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ వస్తాయి మెట్రిక్ లెవెల్ కానీ గ్రాడ్యుయేట్ లెవెల్ కానీ అందులో నువ్వు రాసుకోవచ్చు నువ్వు కష్టపడి చదివితే మంచి జాబు వస్తుంది కనీసం వన్ ఇయర్ నువ్వు ఈ ఎగ్జామ్స్ మీద దృష్టి పెడితే ఒక మంచి గోల్ నువ్వు రీచ్ అవ్వచ్చు లేదు ఈ సచివాలయం పోస్టులు వస్తాయి అవి అయినా నువ్వు ప్రిపేర్ అవ్వచ్చు ఏదో ఒక జాబ్ నీకు కావాలనుకుంటే ఒక సంవత్సరం పాటు నువ్వు నా దగ్గరకు వచ్చి కోచింగ్ తీసుకున్నావంటే నీకు ఏదో ఒక జాబు డెఫనెట్గా నువ్వు ఏదో ఒకదాన్ని ఎచీవ్ అవచ్చు ఏ అమ్మ నువ్వు కొంచెం నాకు ఖాళీగా ఉన్న టైంలో కొంచెం వచ్చి నన్ను కలిశావంటే నీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇస్తాను సరే అమ్మ నీ నీ ఫోన్ నెంబరు నీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చి వెళ్ళమ్మా ఇదిగో నీ డీటెయిల్ అన్ని అన్ని అందరు ఎక్స్పర్ట్స్ మా దగ్గర ఉన్నారు మంచి కోచింగ్ ఇస్తాము నువ్వు నీ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు ఆ కౌంటర్లో ఇచ్చేసి వెళ్తే మేము మళ్ళీ మీకు ఫోన్ ఫోన్ చేస్తాము మీకు ఏమ్మా నా పేరు అశోక్ కుమార్ అమ్మ ఓకే